నేను పెళ్ళిల్లో డ్యాన్స్ చేశాను అలాగే కొరియోగ్రాఫర్ దగ్గర నేర్చుకున్నాను కూడా మా మా పాఠశాలలో ఆన్యువల్ డే సందర్భంగా అందరూ డ్యాన్స్ చేయాల్సి వచ్చింది అందులో ఒక కొరియోగ్రాఫర్ మా పాఠశాల తరపు నుంచి ఒక కొరియోగ్రాఫర్ వచ్చాడు వచ్చి మా అందరికీ డ్యాన్స్ నేర్పించడం ప్రారంభించాడు డ్యాన్స్ అనేది మొదటగా మనం చాలా శ్రద్ధతో చేయాల్సిన ప్రక్రియ డ్యాన్స్ నేర్చుకోవడం చాలా సులభం అలాగే చాలా కష్టం కూడా మీరు సులభం అనుకుంటే సులభంగా అవుతుంది కష్టంగా చేస్తే కష్టంగానే ఉంటుంది డ్యాన్స్ ఎప్పుడైనా మనం మనస్ఫూర్తిగా వెయ్యాలి నృత్యం నాకు డ్యాన్స్ నేర్చుకోవడానికి చాలా సమయం పట్టింది సుమారుగా నాకు ఒక ఏడు రోజుల పాటు పట్టింది ఒక పాట ఒక పాట పైన డ్యాన్స్ చేయడానికి నాకు నా కుటుంబ సభ్యుల ముందు డ్యాన్స్ చేయడానికి ఏమాత్రం తడబడలేదు నేను ఎందుకంటే మా పాఠశాలలో ఆన్యువల్ డే సందర్భంగా నేను చేసినప్పుడు మా మా ఇంటి సభ్యుల ముందే నేను డ్యాన్స్ వెసాను చాలా చాలా కరెక్ట్గా వేేశాను ఎక్కడా కూడా తడబడలేదు తడబడకుండా వే వేేశాను డ్యాన్స్ నేర్చుకోవడం చాలా సులభం